హలో డాక్టర్ నాపేరు తరుణ్ మీ హాస్పిటల్ ఓపెన్ ఉందా అండి ఇవాళ అవునా నాకు బాగా ఫీవర్ వచ్చిందండి బా జ్వరంగా ఉంది మీ హాస్పిటల్ ఓపెన్ ఉందా ఇవాళ ఏ టైమ్ వరకు ఓపెన్ ఉంటుంది అండి అవునా జనాలు ఎక్కువ ఏమి ఉండరు కదండి అంటే జనాలు మామూలుగా ఉంటారా ఓకే ఓకే ఇప్పుడు మరి ట్యాబ్లెట్లు ఏమన్న రాస్తారా అక్కడికి రావాలా అండి ఫీవర్ వచ్చి ఒక టూ డేస్ అవుతుంది అండి టూ డేస్ కంటిన్యూస్ ఫీవర్ ఉంది రెండు రోజుల నుండి వెళ్ళలేదండి ఇక ఇంట్లో మెడిసిన్ ఉంటే ట్యాబ్లెట్లు ఉంటే ఇంట్లో వాడుతున్నాను ఇక ఏమి పోలేదు అండి హాస్పిటల్కు ఏమి పోలేదు ఈరోజు రమ్మంటారా ఏ టైమ్ ఏ టైమ్కి రమ్మంటారు సిక్స్ అయిపోయిన తర్వాత రమ్మంటారా ఓకే అడ్రస్ ఒకసారి చెప్పరా అండి నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎక్కడ మీ హాస్పిటల్ మల్కాజ్గిరి తెలుసు అండి అనుటెక్స్ దగ్గర ఓకే ఓకే సరే డాక్టర్ నేను వస్తాను బాయ్ థ్యాంక్ యూ